చెప్పండి మేడం ఓకేనండి చెప్పండి జాయిన్ అవుతాను మేడం మాకు లోటస్ పాండ్ స్కూల్లో ఇంట్రెస్ట్ ఉంది యాక్చువలీ మేమే స్కూల్కి వచ్చి మాట్లాడదాం అనుకుంటాం అనుకుంటున్నాను కాకపోతే కొన్ని బిజీ షెడ్యూల్స్ వల్ల నాకు రావడానికి వీలు లేదు సో అందుకే కాల్లో అప్రోచ్ కావాల్సి వస్తుంది ఓకే లోటస్ పాండ్ స్కూల్ గురించి నేను విన్నానండి సో మంచి గ్రోత్ ఉంది స్కూల్లో ఓకే మాకు ఏమైనా మా పిల్లలకి అయినా కానీ సో ఫర్దర్గా ఏమైనా మాకు ఆ డిస్కౌంట్ ఫీజ్ ఫీజ్ కొంచెం తక్కువ చేసే ఛాన్సెస్ ఉన్నాయా అండీ అవునా ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు ఉందండి ఎల్కేజీ నుండి సిక్స్త్ క్లాస్ వరకెనా స్టాఫింగ్ అంతా కేరళ వాళ్ళేనా అండి నేను వచ్చి అంటే వేరే లొకేషన్ కాకపోతే స్కూల్కి నియర్గా రిలొకేట్ అవుతాను నేను సో ఆల్మోస్ట్ హాస్టల్లో ఉండటానికె ప్రిఫర్ చేస్తాను ఫార్టీ థౌజండ్ ఉంటుందా అంటే స్కూల్లో ఇంకా కల్చరల్ యాక్టివిటీస్ అయినా లైక్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అన్నింటికీ తీసుకెళ్తారా అంటే అందులో మేము ఇచ్చే ఫీజుని బట్టేనా లేకుంటే ఇంక మీరు టూర్స్ అండ్ ట్రావెల్స్కి ఇంక మేము స్పెషల్గా అమౌంట్ పే చేయాల్సి ఉంటుందా పే చెయ్యాల్సి ఉంటుందా అండీ యాక్చువలి నేను కొంచెం డల్ స్టూడెంట్నే అండి సో నాకు ఇంగ్లీష్ పెద్దగా అంటూ ఏం రాదు సో లోటస్ పాండ్ స్కూల్ గురించి నేను విన్నాను లో స్టూడెంట్ని కూడా కొంచెం మాక్సిమం గెటిన్ కావడానికి ట్రై చేస్తారు అని అందుకనే నేను లోటస్ పాండ్ స్కూల్లో అడ్మిషన్ రావడానికి ఇంత చూస్తునాను